నేను లదాక్ లాంటిది కాకపోయినా లాదాక్ కంటే కొంచెం తక్కువదే అనుకో అలాంటి బైక్ తో యాత్రకు వెళ్ళినాను పర్వతాలలో ప్రయాణం చాలా బాగా ఉంది అద్భుతంగా అనిపించింది అలాగే శ్వాస తీసుకోవడంలో కొంచెం ఇబ్బందిగా అనిపించింది ఎందుకంటే అది పర్వతం కాబట్టి అక్కడ యాక్షన్ తీసుకోవడం చాలా కష్టమైన పని అప్పుడు నేను చాలా ఇబ్బంది పడ్డాను అలాగే నా బండిలో పెట్రోల్ అయిపోయింది కావున నేను చాలా కష్టపడ్డాను ఆ క్లిష్టమైన పరిస్థితిని ఎదుర్కోవడానికి దాని నేను అక్కడున్న ప్రయాణికుల ద్వారా పరిష్కరించుకున్నాను వాళ్ళు నాకు సాయం చేసారు నా బైక్ కావాల్సిన పెట్రోల్ను వాళ్ళు అందించారు అది చాలా క్లిష్టమైన పరిస్థితి దాన్ని నేను జీవితంలో ఎన్నడు మర్చి మరచిపోలేను